హలో ఓకే చెప్పండి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఖమ్మం నుంచి ఢిల్లీవరకా అండి ఏ ఏ సమయంలో వెళ్దాం అనుకుంటున్నారండి అవునండి మీరు కొంచెం సేపు ఇలాగే ఉండండి నేను చూసి చెప్తాను శాతవాహన ఎక్స్ప్రెస్ ఉందండి ఇంకా తిరుపతి ఎక్స్ప్రెస్ ఉందండి ఇంకా క్రిష్ శాతవాహన ఎక్స్ప్రెస్ వచ్చి ఎనిమి సాయంత్రం ఎనిమిది గంటలకి ఉందండి ఇంకా తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చి పదిన్నరకుందండి ఇంకోకటి తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చి ఆరున్నరకుందండి మీకు ఏ స్లీపర్ కావాలా లేకపోతే సీటర్ కావాలా మేడం అవునా అండి ఈ మూడు ట్రైన్స్లో ఏ ట్రైన్ కావాలి మేడం అవును మేడం ఒక్క నిమిషం అలాగే వేచి ఉండండి శాతవాహన ఎనిమిదిన్నర స్లీపర్కైతే నాలుగు వందల యాభై రూపాయలు అవుతాయి అండి అవును స్లీపరే అండి ఇంక మీకెలాంటి ప్రశ్న ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలున్నాయా ఖమ్మంలో అవి ఎనిమిదిన్నరకి ఉంటుందండి వెళ్ళే సరికి ఖమ్మం నుండి తిరుపతి అన్నారు కదా ఢిల్లీ కాబట్టి ఖమ్మం నుండి ఢిల్లీకి ఎనిమిదిన్నర నుండి పొద్దున్న తొమ్మిది వరకు వెళ్తారండి అది ట్రైన్ స్పీడ్గా పోతుంది సో మీరు తొమ్మిది గంటల వరకు వెళ్ళిపోతారు ఓకే అండి ఓకే బాయ్